హలో

అవును మేడం చెప్పండి ఎవరు

అవును మేడం చెప్పండి జూవి మార్నింగ్ నైన్ నుండి యాక్చువల్ అంటే టైమింగ్ ఈవినింగ్ సిక్స్ వరకు మేడం బట్ మేము ఫైవ్ ఓ క్లాక్ నుండే మేము ఏవే అంటే పబ్లిక్ని బయటికి పంపడానికి ట్రై చేస్తాం ఎందుకంటే వాళ్ళు వెళ్ళే వరకు సిక్స్ అవుతుంది మరి సిక్స్ తర్వాత అయితే అసలు పాసిబుల్ అవదు మేడం ఇంక లాస్ట్ టైమింగ్ ఫైవ్ థర్టీ అనుకోవాలి మేడం నైన్ టు ఫైవ్ థర్టీ బట్ మండే అనేది హాలిడే మేడం మండే జూ ఉండదు మిగతా రోజలలో జూ ఉంటుంది ఓకే అవును మేడం అవును అంటే మాకు సపరేట్ ఒక్కొక్క ఆనిమల్కి సపరేట్ సపరేట్ టీమ్స్ ఉంటాయండి అంటే ఒక్కొక్క సపరేట్ ఆనిమల్ కాదు నార్మల్ బర్డ్స్కి సపరేట్ టీమ్ ఉంటుంది వైల్డ్ ఆనిమల్స్కి సపరేట్ టీమ్ ఉంటుంది సీయానిమల్స్కి సపరేట్ టీమ్ ఉంటుంది సో ఇ అలాగా టీమ్స్ ఉంటాయి టీమ్స్ని డివైడ్ చేసి మేము కేర్ అనేది చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే ఒకటే టీమ్కి ప్రొవైడ్ చేస్తే కన్ఫ్యూషన్ వల్ల ఒక ఆనిమల్ ఫుడ్ ఇంకొక ఆనిమల్కి చేేయొచ్చు సో అందుకని సపరేట్ సపరేట్ టీమ్స్ తోటి ఆనిమల్స్ని కేర్ చేసుకుంటాం మేము యా అంటే జాగ్రత్తలనంటే నార్మల్గా అయితే మేము ఫుడ్ అనేది టైం టు టైం తీసుకుంటాము అంటే టైం టు టైం అనేది ఉంటుంది బట్ సేఫ్టీ విషయానికొస్తే మాత్రం దానికి ఇప్పుడు పబ్లిక్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఆనిమల్స్కి సేఫ్టీ అనేది ఉంటుంది ఆనిమల్స్ నుండి పబ్లిక్కి కూడా సేఫ్టీ అనేది ఉంటుంది ఎందుకంటే విజన్ ఏదైతే పబ్లిక్కి చూస్త ఆనిమల్స్ ఉంటుందో డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందనమాట మేము ఆనిమల్స్కి దగ్గరగా వెళ్ళలేము ఎందుకంటే అది మనుషుల ఒకవేళ జంతువుల దగ్గరికి వెళ్తే ఆ జంతువులకి హానికరం చేయొచ్చు నార్మల్గా అయితే ఇది మన వి అంటే చలికాలంలో వర్షాకాలంలో అయితే మా ఆనిమల్స్ అంటే చాలా ఏం అంటే అంటే మంచిగా సంతోషపడతారు కానీ ఎండాకాలంలో మాత్రం దానికోసం ప్రతి ఒక్క ఆనిమల్ కోసం సపరేట్ సపరేటు చిన్న చిన్న ఇళ్ళు దానికోసం ఈ వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ఫాసెట్ పెట్టి మేము దాన్ని కూలింగ్ చేయటానికి ప్రయత్నిస్తాము మేడం ఆ ఓకే ఇవి మేడం తప్పకుండా తీసుకు రండి మీ పిల్లల్ని మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కొత్త కొత్త యాక్టివిటీస్ కూడా చేపిస్తాం మేడం మేము ఆనిమల్స్ చేత మంచిగా ఉంటాయి ఓకే ఓకే